మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కావాల్సినమైనవి ఇంపార్టెంట్ ఏమిటంటే అత్యవసరమైనవి మరుగుదొడ్లు అంటే బండి మీద వెళ్తున్న మనం కారు మీద వెళ్తున్న బస్సు మీద వెళ్తున్న ఏ విధంగా వెళ్తున్న మన బండి రిపేర్ సపోజ్ బండి ఎప్పుడైనా ఆగిన కారు ఆగిందంటే పెట్రోల్ ఉండాలి పెట్రోల్ బంకు అలాంటి పరిస్థితులు ఎక్కడ ఆగకుండా ఉండాలి అంటే పెట్రోల్ బంకులు మనకు అందుబాటులో ఉండాలి మల్ల పిల్లలతో మనం జర్నీ చేస్తున్న మళ్ళీ పెద్దవాళ్లతో జర్నీ చేస్తున్నామంటే ఆహార పదార్థాలు కొన్ని మనం ఒక్కోసారి తీసుకెళ్తాం తీసుకెళ్ళకపోవచ్చు అవి మనకు ఎక్కడైనా ఆహార పదార్థాలు అంటే ఏదైనా ఫ్రూట్స్ అమ్మడం కానీ లేక స్వీట్ షాపులు కానీ అంటే ఇప్పుడు పల్లెటూరిలో నుంచి వెళ్తున్నాం అనుకో అవి ఒక్కొక్కసారి దొరక్కపోవచ్చు అలాంటి పరిస్థితి ఒకసారి ఎదుర్కొన్నాం అది దానికి తగ్గట్టు కొన్ని ప్లేస్ కి వెళ్లేటప్పుడు మనకి పండ్లు అమ్మడం కొన్ని దొరకడం జరిగాయి అవి పర్వాలేదు అలాంటి వాటికి మనకి కొద్దిగా ఇబ్బంది ఉండదు భారీ కొండ ప్రాంతాల నుంచి వెళుతున్నట్లయితే మనకి పెట్రోల్ బంకు లాంటివి మరుగుదొడ్లు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తాయి ఇబ్బంది ఏంటంటే ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ముందే జాగ్రత్తగా చూసుకొని వెళ్లడం మంచిది ఆ ఏరియా నుంచి ఆ ఏరియాకి మధ్య ప్లేస్ ఎంత ఉందో ఏంటి అక్కడ పలాన ప్లేస్లో ఉంటాయో ఉండవో అని చెక్ చేసుకోవాలి ప్రయాణికులుగా ప్రయాణం చేస్తున్నామంటే ఎలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి వాష్ రూమ్ అండ్ టాయిలెట్లని ఇవన్నీ చూసుకుని మనము ఆ పలాన ప్లేస్లో ఆగి చేసుకొని వెళ్ళితే బెస్ట్ లేడీస్కి ప్రాబ్లమ్స్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలంటే అవి మన బండి మనం ప్రయాణం హ్యాపీగా వెళ్లాలంటే పెట్రోల్ బంకులు ఉండాలి పెట్రోల్ కొట్టించుకోవడానికి మనం హెల్తీ పరంగా ఉండాలన్నా ఆహార విషయంలో ఆహారం ఎప్పుడు కూడా మనం తీసుకెళ్లాలన్నా రెస్టారెంట్లు కానీ హోటల్లో కానీ కంపల్సరీ ఉండాలి ఆ ఏరియాలో మనం ప్రయాణం చేస్తున్నామంటే చూసుకొని ఉండాలి ఇబ్బంది పడకూడదు ఇలాంటివి ఏవైనా ప్రత్యేకమైన మనం చూసుకొని మనం ఆ ఏరియాకి పోవాలి ఇబ్బందులు మనము ఒక్కోసారి ఎవరికైనా అంతే మాకు కూడా కొన్నిసార్లు ఆ ఇబ్బందులు వచ్చాయి ఆ తిండి విషయాలో మేము మామూలుగా వెళ్ళిపోయాము ఆహార పదార్థాలు మీల్స్ అయినా ఎక్కడైనా దొరుకుతాయిలే ఒక చోట అయితే ఒక డెబ్బై కిలోమీటర్ల అరవై కిలోమీటర్లకి ప్లేస్ లో కూడా మాకు ఇవి లేవు వాటర్ విషయంలోనే ఇబ్బంది పడ్డాము అలాగ తిండి విషయం లో కూడా ఇబ్బంది పడ్డాము ఎక్కడో ఒక చోట ఎక్కడో ఓ చిన్న షాప్ ఉంటే అప్పుడు దాని దగ్గర తీసుకుని కొనడం తినడం జరిగింది తప్ప మేము ఏం అనుకున్నాం అంటే మంచి మంచి ప్లేసులు ఉంటాయి పెడతారన్నారు తీరా చూస్తే ఎక్కడ లేవు ఆ రోజు వాతావరణం కూడా పరిస్థితి బాగోలేకపోవడం వల్ల పెట్టడం కూడా జరగలేదు అలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాం జరిగింది అలాంటి వాటివల్ల ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముందు మనం ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏంటంటే మరుగుదొడ్లు వాష్ రూమ్స్ అని పెట్రోల్ బంకులు అని ఇవన్నీ చూసుకొని చెక్ చేసుకొని మన ప్రయాణం హ్యాపీగా సాగితే బెస్ట్ అది అది జరుగుతుందని దాని వల్ల ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నా